రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ బీ ఎం డబ్ల్యూ ఓడీ మెర్సడిస్ బెన్జ్ హ్యుందై వర్ణ రాయల్ ఎన్ఫీల్డ్ హోండా యాక్టివా యమహా ఫిఫ్టీన్ టాటా ట్రక్ అశోక్ లేయ్లాండ్ బస్